తెలుగు లాంగ్వేజ్లో చెప్పడం వల్ల ఏం నష్టమేం జరగదు కాలేజెస్ కొన్ని స్కూల్స్లో పిల్లలకి తెలుగులో చెప్తే చాలా బాగా అర్థంమవుతుంది ఆ పాఠాలు దాన్ని బాగా గుర్తుకు పెట్టుకుంటారు కాబట్టి అవి మూసి వేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం